ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువగా వినే మతాలు ఏంటంటే హిందూ మతం క్రైస్తవ మతం ముస్లింల మతం అలాగే మనం బౌద్ధ మతం గురించి కూడా ఎక్కువగా వింటు ఉంటాం దానిమీద చారిత్రాత్మక ప్రాంతాల్లో చాలా చిహ్నాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన కట్టడాలు కూడా బౌద్ధమతం యొక్క కట్టడాలు కూడా చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అవి చాలా ప్రసిద్ధమైనవి అలాగే సిక్కు జైను మతాలకు చెందిన ప్రజలు కూడా ఉంటు ఉంటారు కానీ తక్కువ తక్కువలో ఉంటాటు అటువంటి వారు అలాగే హిందూ మతంకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అత్యధికమంది ప్రజలు హిందువులు రాష్ట్రంలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉంటాయి తీర్థ కేంద్రాలు ఉంటాయి తిరుపతి తిరుమల అదే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం కనకదుర్గ ఆలయం వంటి చాలా ప్రసిద్ధమైనవి ఇస్లాం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మతం కూడా ప్రాచుర్యంలో ఉంటుంది హైదరాబాద్ విజయవాడ వంటి నగరాల్లో అనేక మసీదులు ఉన్నాయి మక్కా మసీదు మిర్ అలి మీద్ మదీనా మసీదు వంటి చాలా గొ చాలా ప్రసిద్ధమైనవి అవి కూడా క్రైస్తవ మతం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి క్రైస్తవ మతం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యంలో ఉంటుంది విజయవాడ విశాఖపట్నం వంటి నగరాల్లో అనేక చర్చిలు ఉన్నాయి సెయింట్ జోసెఫ్ కేద్రీన్ సెయింట్ పాల్స్ చర్చ్ వంటివి ప్రసిద్ధమ ప్రసిద్ధి చెందినవి చాలా గొప్పవి అవి బౌద్ధ మతానికి సంబంధించిన కట్టడాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి బౌద్ధ మతానికి కూడా చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది అమరావతి నాగార్జున కొండ వంటి ప్రాంతాల బౌద్ధ స్మారక చిహ్నాలు ఉన్నాయి ఇతర మతాలు కూడా సిక్కు జైన్ మతాలకు చెందిన ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తారు కూడా నివసిస్తారు హిందూ క్రైస్తవ వివాహం దగ్గరకి వచ్చేసరికి ఇది రెండు వే వేరు వేరు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగే వివాహం ఇటువంటి వివాహాలు ఇప్పుడు సమయాల్లో చాలా సాధారణంగా జరుగుతున్నాయి జూడాయిజం గురించి కూడా ఈ మధ్య మనం వింటున్నాం ఇది యోధుల మతం ఆంధ్రప్రదేశ్లో జూడాయిజం అనుచరులు కూడా స సంఖ్య చాలా తక్కువగా ఉంటారు ఇంతే అండి